హలో నమస్కారం నా పేరు స్వప్న నేను ఫ్లిప్కార్ట్లో నేను ఒక ఆర్డర్ పెట్టుకున్నాను అయితే నాకు అది చాలా ఇంపార్టెంట్ అత్యవసరమైన పరిస్థితిలో నేను ఆర్డర్ పెట్టాను అది నాకు కరెక్ట్గా కరెక్ట్గా సమయానికి నాకు ఆర్డర్ అందించడం జరిగింది అందున బట్టి మీకూ అందరికీ కృతజ్ఞతలు చెల్లి కృతజ్ఞతలు చెప్తున్నాను నాకు చాలా ప్రొడక్ట్ అనేది బాగా నచ్చింది దాని వల్ల నేను మళ్ళీ సేమ్ దీనియొక్క యాప్ని నేను నమ్ముతూ విశ్వసిస్తూ నమ్మకంతో మళ్ళీ నేను అనేకమైన ఆర్డర్స్ చేయడానికి ఇది నాకు హెల్ప్ఫుల్గా అనిపించింది కరెక్ట్ టైంలో నాకు అందజేయగలిగారు ఏదైతే కరెక్ట్గా డేట్ ఇచ్చారో అదే టైంకి వచ్చింది నాకు స్పీడ్ ఫాస్ట్ కానీ ఫాస్ట్ డెలివరి కూడా నాకు అందుబాటులో రాగలిగింది అత్యవసర పరిస్థితులో ఇలాంటి డెలివరీస్ రావడం వల్ల పని అనేది కొంచెం సులువుగా ఉంటుంది కాబట్టి ఎంతగానో ఫాస్ట్ చేసిన ఈ యాప్ కూడా మేము ఇంకా ఆర్డర్స్ పెట్టుకోవడానికి ఎంతో సహాయంగా ఉంటుంది అందరికి కాబట్టి ఈ యాప్ గురించి మేము ఒక నలుగురు ఐదుగురికి చెప్తూ ఉంటామన్నమాట కృతజ్ఞతలు